హలో ఇద్దరి కలిపి ఎంత సార్ ఏం కావాలి సార్ మీకు హెడ్ కా లేదా మొత్తం బాడీకా సార్ హెడ్కి అయితే ఫైవ్ హండ్రెడు లేదా మొత్తం బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ అంటే టూ థౌజండ్ అవుతుంది సార్ మీకేది కావాలి సార్ మీకు రెండిటికి కలిపి టూ థౌజండ్ సార్ ఇంకేమన్నాషేవింగు హెయిర్ కట్ లాంటివి ఏదన్న చేయాలా సార్ హెయిర్ కట్కి హండ్రెడు షేవింగ్కి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది సార్ మొత్తం కవరప్ అవుతుంది మీకు స్పెసిఫిగ్గా లెగ్ అంటే అది తనీగా చేస్తారు సార్ దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంతే సార్ ఓకే సార్ ఇంకా ఫేషియలు అట్లాంటి ఫేషియలు అట్లాంటి ఏమన్న చేపిచ్చుకుంటారా సార్ మేం ఫేషియలు విడిగ్రి అదే సార్ పెడిక్యూర్ చేస్తారు కదా లెగ్సు అదంతా కొంతమందికి క్రాక్స్ ఇచ్చాయి అంటారు కదా టోస్ దగ్గిర అదంతా క్లీన్ చేసి నెయిల్స్ అంతా క్లీన్ చేస్తాము మీకు ట్యాన్ రిమూవ్ చేస్తాం బాడీ అంతా లేజర్తో ప్లస్సు మీకు ఆఫర్స్ కూడా ఉంటాయి సార్ దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంది ఆ లేజర్ ట్రీట్మెంట్ అదే ట్యాన్ రిమూవ్ చేస్తుంది లేజర్ ద్వారా లైట్ ద్వారా కాబట్టి మీకు ఇంకా చాలా ఉన్నాయి సార్ మీకు ఏది స్పెసిఫిక్ కావాలో మెన్షన్ చేసినారంటే దాని గురించి అయితే చెప్తాం ఓకే దానికి మీరు ఖచ్చితంగా డిట్యాన్ చేసుకోవాలి సార్ ఫేస్కి లేదంటే పెళ్ళిలో అంతా బ్ల్యాక్గా కనిపిస్తారు సర్ ఫస్టు హెడ్డు హెడ్డు బాడీ రెండు కలిపి టూ థౌజను హెయిర్ కట్టు హండ్రెడు అదొక మళ్ళీ షేవింగ్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అవుతుంది ప్లస్ మీకు ఫేషియల్కు వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది సో అదొకా టూ థౌజను లెగ్కు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సార్ మొత్తం కలిపి త్రీ థౌజను అయిపోతుంది సార్ డిస్కౌంట్ వచ్చి టెన్ పర్సెంట్ సార్ అంటే త్రీ థౌజండ్ అంటే త్రీ హండ్రెడ్ మీకు డిస్కౌంట్ వస్తుంది అంతే సార్ మీరు ఎప్పుడైనా రావొచ్చు సార్ కాకపోతే మార్నింగ్ నైన్ నించి నైట్ నైన్ వరకే ఓపెనింగ్ టైమ్ సార్ ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా రావొచ్చు సార్ రండి సార్ మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అంతా ఉంటుంది సార్ కొద్దిగా ఇప్పుడే చెప్పేసినారంటే ఇంక మళ్ళీ ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తాను మళ్ళీ చాలా మంది వచ్చేస్తారు కదా అప్పుడు మిమ్మల్ని వెయిట్ చేపీలేము మీకు చాలా పనులుంటాయి కాబట్టి

మీ డీటెయిల్స్ కొద్దిగ చెప్తారా సార్ మీ నేము ఓకే సార్ ఎక్కడుంటారు సార్ మీరు ఓకే ఓకే సార్ మొబైల్ నెంబర్ ఇదేనా సార్ నోట్ చేసుకునేనా ఓకే ఓకే సరే సార్ థ్యాంక్ యు సార్